ఖచ్చితంగా అండి ప్రజ్ఞానం అనేది పెరుగుతుంది మనది ఎలా అంటే మనం ఒక పర్యాటక స్థలంలో వెళ్ళినప్పుడు చూడటానికి అక్కడ వివిధ మనుషులు అనేది వస్తారు చూస్తూ ఉంటారు వాళ్ళతో పాటు మనము ఎంత మంచిగా మాట్లాడితే మనకు అంత మంచి మంచిగా చూసుకుంటారు అంత మంచిగా మాట్లాడతారో వాళ్ళతో పాటు మనం ఆ స్థలాన్ని గురించి కూడా ఎక్కువ తెలుసుకోవచ్చు అక్కడ పర్యావరణం ఎట్లా ఉంది ఎలా ఉంది అక్కడా ఎట్లా ఉంటుంది మళ్ళీ ఏమైనా ప్రద ప్రమాదం ఉంటుందా అనేది మనం తెలుసుకోవచ్చు కాబట్టి మనము ఎక్కడైనా వెళ్ళినప్పుడు టూరిస్ట్లతో మంచిగా మాట్లాడితే ఏదైనా మనకు మంచే జరుగుతుంది